సాధన సమయాన్ని దాటి రోజువారి జీవితంలో యోగా సూత్రాలను ఎలా ఉపయోగించుకుంటారు అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసిన యోగా అనేది డే ఫుల్ టైం అది మనకి యాక్టివ్నెస్ ఇస్తుంది అండ్ అంతేకాకుండా మనకున్న టెన్షన్స్ని కూడా అది రిలాక్స్ చేస్తుంది యోగా చేయడం వల్ల మనకి రోజు పొద్దున్న డ్యూటీలో జాయిన్ అయ్యి సాయంత్రం దాకా మనం కూర్చుని ఉండి చేస్తూ ఉండటం వల్ల మనకి ఎక్ససైజెస్ లేక మన బాడీ చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండడం వల్ల మనకి ప్రోబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎప్పుడైతే యోగా చేస్తామో మనం ఎంతసేపు కూర్చుని చేసినా కూడా మనకి అంత ప్రాబ్లం అనేది కనిపించదు ఎందుకంటే యోగా మనల్ని అట్లా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మార్నింగ్ చేసిన యోగా డే అంతా మనకి ఉంటుంది కచ్చితంగా పనిచేస్తుంది అలాగని ఈవెనింగ్ చేయకూడదని కాదు మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు నాకు నేను నా నా జాబ్ పరంగా నాకు యోగా ఎలా ఉపయోగపడుతుంది అంటే నేను ఎక్కువ టైం కూర్చుని వర్క్ చేసే వర్క్ చేస్తాను కాబట్టి సరైన ఎక్ససైజ్ లేక ఒకొకసారి వెయిట్ పెరగడం లేదా కొంచెం హెడ్డేక్స్ రావడం లేదా బాడీ పెయిన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కానీ ఎక్ససైజెస్ అండ్ యోగా చేయడం వల్ల కొంచెం కొంచెం రిలాక్స్ అవుతూ నేను నా డ్యూటీని కొంచెం క్లియర్గా రిలాక్స్డ్గా చేసుకోగలుగుతున్నాను సో ఎలాంటి వారికైనా యోగా అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అది ఏజ్ లిమిట్ ఏజ్ పర్టికులర్ ఏజ్ బట్టి కూడా డిసైడ్ అవుతుంది ఇంకా యోగా అంటే అందరికీ బాగా ఉపయోగపడుతుంది అండ్ యోగా వల్ల మన ఆరోగ్యం హార్ట్ ఎటాక్స్ అని బ్రెయిన్ స్ట్రోక్స్ అని ఇట్లాంటివి ఎక్కువగా రాకండా మనం ఎక్కువ రోజులు ఉండేటట్టుగా యోగా మనల్ని నడిపిస్తుంది